మూడు బెంగాలీ భాషలు ఆయా ప్రాంతంలోనే వేరే భాషలకు తెలుగు భాషకు చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి అన్నింటితోనూ ద్రావిడ భాష అనేది ఒక కుటుంబానికి చెందినది ద్రావిడ భాష భారతదేశం శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలలో మాట్లాడే భాషలను కలిగి ఉంటుంది తెలుగు బోడో మరియు బెంగాలీ భాషలు ఈ ప్రాంతంలోని క్రీస్తుపూర్వం రెండవ మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్ ఉద్భవించినా ఒకే మూల భాష నుండి ఉద్భవించాయి ఈ భాషలు కాలక్రమేణా వివిధ దిశల్లో అభివృద్ధి చెందాయి కానీ ఇప్పటికీ అనేక సాధారణ లక్షణాలను పెంచుకున్నారు శబ్దశాస్త్రం తెలుగు బోడో మరియు బెంగాలీ భాషలు అన్నింటిలోనూ ఐదవ మూల శతాబ్దాలు ఉన్నాయి ఆ ఈ ఉ ఊ ఏ ఈ భాషలన్నింటిలోనూ చాలా సాధారణమైన శబ్దాలను కూడా పంచుకుంటాయి అలాగే వ్యాకరణ కూడా చాలా ప్రధానమైనది తెలుగు బోడో మరియు బెంగాలీ భాషలు అన్నింటిలోనూ ఒకే విధమైన వ్యాకరణ నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి ఈ భాషలు అన్నీ క్రియలకు మూడో లేదా నాలుగు రూపాలు ఉంటాయి మరియు వాటిలో నామవాచకాలు విశేషణాలు మరియు క్రియలకు సర్వనామాలు కలిగి ఉంటాయి తెలుగు బోడో మరియు బెంగాలీ భాషలు ఒకే మూలం నుండి ఉద్భవించాయి అనే వాస్తవం ఈ భాషల మధ్య చాలా బలమైన సంబంధాన్ని సూచిస్తుంది